మా రాష్ట్రంలో తెలుగు మీడియం స్కూల్స్ ఉన్నాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతం ఎక్కువగా ఇంగ్లీష్ అనేది బాగా నడుస్తుంది కాబట్టి ఎక్కువగా ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ డెవలప్ అవుతున్నాయి మా రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్నీకేజీ టు పీజీ ఎక్కువగా ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ వస్తుంది ఎందుకంటే ఇంటర్నేషనల్ లెవెల్లో గ్లోబల్ లెవెల్లో ఇంగ్లీష్ మీడియం అనేది బాగా ప్రఖ్యాతి చెందింది అందుకోసం ఇప్పుడు తెలుగు మీడియంలు అనేది తెలుగు మీడియం స్కూల్స్ అనేవి కనుమరుగు అవుతున్నాయి కానీ మా మేము చదువుకునే ప్రతి క్లాస్కి తెలుగు భాష అనేది ద్వితీయ భాషగా మేము పెట్టుకున్నాము తెలుగు సబ్జెక్ట్ అనేది మాకు కంపల్సరీ ఉంటుంది ఫస్ట్ సబ్జెక్ట్ ఇంగ్లీష్ అయినా సెకండ్ సబ్జెక్ట్ తెలుగుగా మేము చేర్చుకున్నాము తెలుగు భాష మాది ప్రాంతీయ భాష తెలుగు భాష కాబట్టి మేము ఎక్కువగా తెలుగును అభి అభిమానిస్తు ఉంటాము మేము ఎక్కువగా ఏదైనా ప్రోగ్రామ్ జరిగినా ఎక్కువ ఇంగ్లీషులో మాట్లాడకుండా తెలుగులో మాట్లాడడానికే ఎక్కువగా ప్రయారిటీ ఇస్తాము వేరే రాష్ట్రాలకు వెళ్ళిన కానీ ఎక్కువగా ఇంగ్లీష్ మాట్లాడతారు హిందీ మాట్లాడతారు కానీ మేము వేరే బాగా వేరే ప్రాంతంలో వెళ్ళినా కానీ మా తెలుగుని వ్యక్తపరిచి వాళ్ళకు అర్థమయ్యేలా చేస్తాము తెలుగు భాష అనేది ఎక్కువగా ఈజీగా అర్థమవుతుంది ఇంగ్లీష్ కంటే తెలుగులో చదవడం అనేది సులభం ఉంటుంది కానీ ఇప్పుడు ఇంగ్లీష్ ఎక్కువగా అయింది కాబట్టి ఈ విద్యా వ్యవస్థలో తెలుగు అనేది తెలుగు మీడియంస్ అనేది కనుమరుగు అవుతున్నాయి కానీ తెలుగు భాష మాత్రం ఒక సబ్జెక్టుగా మేము పదవ పది పన్నెండు తరగతి అయిపోయేదాకా మేము చదువుతున్నాము ఈవెన్ డిగ్రీలో కూడా మేము తెలుగు భాషను ఒక సబ్జెక్టుగా మేము చదువుతున్నాం అదే బిటెక్లో వచ్చి తెలుగు సబ్జెక్ట్ అనేది ఉండదు కానీ మేము డిగ్రీలో కూడా తెలుగు భాషను ఒక రెండో భాషగా ఎంచుకొని మేము తెలుగు భాషని గౌరవిస్తున్నాము